నాకు బీచ్లు పర్వతాలు అడవులు అన్నింట్లో షికారు చేయడం చాలా ఇష్టం ప్రతీది దేని ప్రత్యేకత దానికి ఉంటుంది పర్వతాల పైకి వెళ్ళడం అన్నది మన ధైర్యాన్ని మనకు చెబుతుంది అడవుల్లో తిరగడం అన్నది ఆ చెట్లు ఆ ప్రశాంతత మన మెదడుని చాలా ప్రశాంతంగా ఉంచుతుంది మనకి ఎట్లాంటి చెడు ఆలోచనలు రాకుండా కాపాడుతుంది ఇంకా బీచ్కి కుటుంబంతో వెళ్ళినా మిత్రులతో వెళ్ళినా ఎవరితో వెళ్ళినా ఒంటరిగా వెళ్ళినా సరే అక్కడ చాలా షికారు చేయడానికి ఉంటుంది మనము జీవితం మొత్తంలో చాలా గుర్తుపెట్టుకోవాల్సిన జ్ఞాపకాలని మనకి ఇస్తుంది ఇంకా సూర్యాస్తమయంలో నాకు పర్వతాల పైన విహారించడమంటే చాలా ఇష్టం అక్కడ ఉండే ఆ సూర్యాస్తమయంని ఆస్వాదిస్తూ మనం దానిలో ఉన్న సంతోషాన్ని పొందవచ్చు